ఇంట్లో పెంచుకునే చేపలు మంచిగా పిల్లలూ మంచిగా ఆడుకుంటారు బయటకి పోరు అని ఇంట్లల్లోపెంచుకుంటారు చేపలని అవి మంచిగా ఇంటికీ అలంకరణ గురించి పెంచుకుంటారు ఇంకా ఎండిన చేపలు అంటే ఎవ్వరూ బాగా ఇష్టపడరు పచ్చి చేపలు అంటే ఆరోగ్యానికి మంచిది కళ్ళు మంచిగా కనిపిస్తాయి అట్లుంనీ ఉరికే పచ్చి చేపలే వండుకుంటారు ఎండిన చేపలు వాసన వస్తాయి పురుగులు పడుతాయి అంతా అవి మంచి ఉండదు అని పచ్చి చేపలనే ఎక్కువ తెచ్చుకోని మంచిగా కళ్ళు కనిపించాలి మంచిగా ఉంటుంది అప్పుడు అనీ ఎండిన చేపలే ఎక్కువ తింటారు వాళ్ళకైనా ఎండిన చేప పచ్చి చేపలోలీకే మంచిగా గిరాకి ఉంటుంది బాగా అమ్ముడు పోతాయి వాళ్ళకే ఒక కాడ కాకపోతే ఒక కాడనన్నా అమ్ముకుంటారు మరి అవి అవ్వంటేనే ఇష్టపడతారు ఎక్కువ మా పిల్లలైనా ఎవ్వరైనా పచ్చి చేపలంటేనే ఇష్టపడతారు మటను చికెన్ ఉంటే ఇష్టపడరు పచ్చి చేపలంటేనే బాగా ఇష్టం మాకు ఎండిన చేపలంటే ఇష్టము ఉండదు ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి మంచిగా అవే మేము ఎప్పుడైనా అవే తెచ్చుకుంటాం మంచిగా ఉంటాయి కాబట్టి పులుసు పెట్టుకుంటే మంచిగా రెండు మూడు రోజులైనా మంచిగా ఉంటుంది కళ్ళు మంచిగా కనిపిస్తాయి ఉంటాయి ఆరోగ్యానికి ఇప్పుడు డాక్టర్లు అయినా మటన్ దినకు చికెన్ దినకు అంటారు ఫిష్ దినమని చెప్తారు అందరు అందుకనే మేమెప్పుడైనా వారం వారం మా పిల్లలు ఆదివారం ఇంటికాడ ఉంటే ఎప్పుడూ చేపలే తెచ్చుకుని వండుకుంటాం పచ్చి చేపలు కొనే వాళ్ళని చూస్తే మంచిగా చేపలు అమ్మే వాళ్ళకి చూస్తే మస్తు డబ్బు వస్తుంది మంచిగా వాళ్ళు ఊరికే చేపలే అమ్ముతారు వాళ్ళకి బాగనే డబ్బు వస్తుంది ఒక కాడ కాకపోతే ఒక కాడ అమ్ముతారు